టెక్నాలజీలో వృద్ది నా జీవితాన్ని ఎలా మార్చింది అని అనుకుంటే వాటి గురించి చెప్పాలంటే నాకు నా జీవితాన్ని గొప్పగా మార్చింది అని చెప్పుకోవచ్చు అంతేగాక టెక్నాలజీ ద్వారా చాలా మంది స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఎవరి దగ్గర ఉంటా ఉంటున్నాయో అంతేగాక ఎవరెవరు వాడుతున్నారో వాళ్లకు బాగానే తెలుసు ఇంటర్నెట్ అనేది చాలా మందికి ఎంతో గాను అవసరం ఎందుకంటే ఈ ఇంటర్నెట్ అనేది లేకపోవడం లేకపోతే ఈ ప్రపంచం ఆగిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు చాలా పనులు అట్టే ఉండిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాక ఇంటర్నెట్ ఉం ఉంటే ఒక వేళ ఇంటర్నెట్ ఉండి స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏ ఏ ఎటువంటి ప్రయోజనం ఉండదు అలాగే స్మార్ట్ ఫోన్ ఉండి ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఈ స్మార్ట్ ఫోన్ ప్లస్ ఇంటర్నెట్ ఈ రెండు కలిసి ఉంటేనే ప్రపంచం కూడా ఇంకా వెలుగు వెలుగుతుంది అని చెప్పుకోవచ్చు అంతేగాక చాలా వరకు ఎంతో మంది కావచ్చు ఇప్పటిలో చాలా వరకు స్మార్ట్ ఫోన్ అనేది చాలా చాలా ప్రజల చేతిలో ఉంటుంది అంతేగాక ఇంటర్నెట్ గురించి కూడా చెప్పు చాలా వరకు చెప్పుకోవచ్చు మన మన ప్రపంచంలోనే కాదు చాలా ప్రపంచంలో కూడా ఈ ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ అనేది కొత్త విషయం కాదు అంతేకాక ఇప్పటిలో చిన్న పిల్లల చేతికి కూడా స్మార్ట్ ఫోన్ అనేది మనం చూస్తున్నాము ఇంతకుముందు పాత కాలంలో తీసుకుంటే ఇంతకుముందు అయితే వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది లేవు కానీ ప్రపంచం అలా మారే కొద్ది స్మార్ట్ ఫోన్ ప్లస్ ఇంటర్నెట్ అనేది వచ్చాయి అంటే ద్వా అంతేకాక వీటి ద్వారా కూడా ఒక మంచి సమాచారం మనము తెలుసుకుంటాము ఇంకొందరికి ఏదైనా సమాచారం ముఖ్యమైన సమాచారాలు తెలియజేయాలంటే వాటిని కూడా మనం వాళ్ళకి అందిస్తున్నాము షేర్ చేస్తున్నాము అంతేకాక ఈ స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ ఉండటం వలన ఈ ప్రపంచంలో జరిగే అన్ని విషయాల గురించి మనం తెలుసుకోవచ్చు చూడవచ్చును మనం ఏ ఎక్కడ ఏ యే ఎటువంటి ప్లేస్లో ఉన్న కావచ్చు అంతేకాక ఏ ఒక ప్రపంచం నుండి ఇంకో ప్రపంచం ఇంకో ప్రపంచంలో ఉన్నా కూడా ఎక్కడి నుండి కూడా మన ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో అని కూడా మనం మన స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ ఉంటే చాలు వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు అంతేకాక అవి వీటి వీటి గురించి మనం చాలా ఎంతో తెలుసుకోవచ్చు ప్రతి మనిషికి స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ అనేవి చాలా అవసరము ముఖ్యమైనవి అనేసి అంతేకాక ఇప్పటి జెనరేషన్లో స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ అనేది చాలా ఎంత గానో పెరిగింది ఇంకా ఇంకా నెక్స్ట్ జనరేషన్లో వీటి ఈ స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ ఇంకా ఏ లెవెల్లో ఇంకా అభివృ అభివృద్ధి చెందుతున్నాయి చెందుతుంది అని ఎవరికి తెలియదు అంతేకాక ఇప్పటి జనరేషన్లో ఉండే ఈ స్మార్ట్ ఫోన్ ఇలాంటివి హై స్పీడ్ ఇంటర్నెట్లు ఇప్పటి జనరేషన్ కన్నా నెక్స్ట్ జనరేషన్లో ఎక్కువగా ఫాస్ట్ అవ్వచ్చు అనీ ఖచ్చితంగా సులభంగా చెప్పవచ్చు అంతేకాక ఇప్పటి ఇంటర్నెట్ ఇంకా హై స్పీడ్ చేయాలని చాలా హై స్పీడ్ చేయాలని ఎప్పటినుండో ప్రయత్నం చేస్తున్నారు ఇంకా చా రాబోయే కాలంలో అవి వచ్చే వచ్చును అంతేకాక ఈ ఇంటర్నెట్ ఎంత మనకు అవసరమో అంత అంత లిమిట్గా మనం వాడాలి ఎక్కువగా ఎక్కువ లిమిట్ మీరి మనం వాడితే మన మన మనిషి ప్రతి మనిషి కూడా ఈ ప్రాబ్లెమ్గా అవ్వచ్చును వాళ్ళ వాళ్ళ వాళ్ళ శరీరానికి కూడా ఇది హానిగా హానిగా మారవచ్చు అని నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు